రవాణా వ్యవస్థ ఎంతగానో అభివృద్ధి చెందింది ఆన్లైన్ టికెట్లు విధానాల వల్ల దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ రవాణా వ్యవస్థను చాలా ఉపయోగించుకుంటున్నారు రవాణా వ్యవస్థ అనేది ఎంతగా అభివృద్ధి చెందింది అంటే మాటల్లో చెప్పలేము దాని స్థితిని స్థాయిని పెంచేసుకుంది టికెట్లు మనం ఫోన్స్లో ఎక్కడ చూపిచ్చినా టికెట్సు స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదలవుతుంది టైం టు టైం అంతా వివరంగా ఆ క్యూఆర్ కోడ్లో స్కాన్లో అన్నింటిలో ఉంటుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వల్ల రవాణా వ్యవస్థ ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం ఇంట్లో ఉండి ఈ బుక్ చేసుకునే విధంగా తయారైంది ఇదివరికీ ఎక్కడికైనా వెళ్ళాలంటే టీకే బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లైన్లో నిలుచుని టికెట్లు తీసుకొని అప్పుడు మన ప్రయాణం మొదలైంది టికెట్లు అందినాయా లేదా అని తెలుసుకోగలం మళ్ళీ ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఫోన్స్లో యాప్స్లో వల్ల టికెట్సు ఎక్కడ నుండి అయినా ఎంతమందికైనా మారుమూల ఏ ప్రాంతానికైనా ఇప్పుడూ ఈ వ్యవస్థ ఎంతగానో అభివృద్ధి చెంది టికెట్స్ని బుక్ చేసుకోగలుగుతున్నాం సవాల్సు ప్రయాణాలలో ఏంటంటే అప్పుడప్పుడు మనం టికెట్లు బుక్ చేసేసుకుంటాము కొన్ని కొన్ని సార్లు ప్రయాణం అనుకోకుండా క్యాన్సల్ అవుతుంది దాని వల్ల కొంత కొంతా ఇదిగా ప్రీప్ అవుతాము కొద్దిగా అశ్రద్దగా క్రియేట్ చేస్తాము కానీ ఆ ప్రయాణం అనే క్యాన్సిల్ అవడం వల్ల తర్వాత రీఫండ్లో డబ్బులు వస్తున్నాయి నిదానంగా దీ ఇదొక్కటే ఫాల్ట్ కాని మిగతాదంతా క్లాస్గా చక్కగా జరుగుతుంది ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతాం